నేను ఫ్లిప్కార్ట్లో లాంగ్ కుర్తాను ఆర్డర్ చేశాను దాని కల్లర్ నాకు చాలా నచ్చింది డిజైన్ నన్ను అంతగా కట్టుకుంది దాని ఫ్యాబ్రిక్ కూడా చేతితో అల్లినట్టు అనిపించింది దానిని చూసి అందరూ చాలా బాగుంది అంటున్నారు మా చెల్లి అక్కా కూడా దాన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేస్తాను అన్నారు నేను ఆ డ్రెస్సును చూసిన వెంటనే చాలా అనుభూతి చెందాను దాన్ని ఫంక్షన్కి వేసుకొని వెళ్ళినప్పుడు అందరూ అది చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అన్నారు దానిని ధరించిన తరువాత నాకు అది చాలా బాగుంది అనుకుంటున్నాను దాని కలర్ కూడా నాకు చాలా నచ్చింది ఆ డ్రెస్లో ప్రతికూలం గురించి చెప్పాలంటే డ్రెస్సు చూడడానికి బాగున్నా దాని బట్ట పల్చగా ఉంది దాన్ని నేను వేసుకున్న ప్రతిసారి దాని రంగు దిగిపోతుంది అదేవిధంగా దాని బట్ట పిగిలిపోతుంది